పాఠశాలల్లో పిల్లలు నుత్యం కోసం చాలా ఆసక్తికరంగా ఉన్నారు కానీ రే రాష్ట స్థా స్థాయిలో ప్రభుత్వం ఎలాంటి అవకాశాలున్నా కూడా ముందుకొచ్చి ఇలా కొన్ని సౌకర్యాలు కలిగియ్యాలి నృత్యం నేర్పే వాళ్ళని గానీ ఇంకా అలాంటి వాళ్ళని కొంతమందిని ప్రోడక్ట్ చెయ్యాలి చెయ్యడం వల్ల పిల్లలు కూడా చాలా మెరుగుపడతారు